నాకు వేరే దేశానికి వెళ్ళడానికి అవకాశం వస్తే నేను న్యూ జిలాండ్ వెళ్ళడానికి ఇష్టపడతాను ఎందుకంటే న్యూ జిలాండ్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటినుంచి నేను ఆ దేశానికి వెళ్ళాలి అనుకుంటున్నాను న్యూ జిలాండ్ చాలా బాగుంటుంది అలాగే నేను ఆ దేశానికి వెళ్ళాక అక్కడ స్థిరపడాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి మిగిలిన చదువు అక్కడ చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకొని అక్కడ స్థిరపడాలి అనుకుంటున్నాను అలాగే మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు పని చేసుకుంటు ఊళ్ళో ఉంటున్నారు కాబట్టి నేను మంచిగా స్థిరపడి వాళ్ళను కూడా న్యూ జిలాండ్ తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాను ఓకే సార్